హలో మేడం భారత్ గ్యాస్ ఏజెన్సీనా మేడం మేము సిలిండర్ బుక్ చేసుకున్నాము మేము ప్రస్తుతం వేరే ఊరు వెళ్తున్నాం మేడం మా గ్యాస్ సిలిండర్ రెఫరెన్స్ నెంబర్ ఒకటి ఒకటి తొమ్మిది తొమ్మిది ఆరు సున్నా నా ఆధార్ కార్డు లాస్ట్ నాలుగు అంకెలు ఆరు ఆరు ఐదు ఏడు మీరు సిలిండర్ను డెలివరీ చేయగలరు మా సిలిండరు బయట పెట్టి వెళ్తున్నాము